హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ అదీ నేను సిఎస్ఈ ఏ సెక్షన్ నుంచి మాట్లాడుతున్నాను సార్ కార్తిక్ అండి నా పేరు సార్ అదీ మొన్న బండి మీద వెళ్తున్నప్పుడు ఐడి కార్డ్ పోయింది సార్ అది అవును సార్ ఐడి కార్డ్ ఎక్కడో పడిపోయింది సార్ అయితే అవును సార్ అంటే మొన్న బండి మీద వెళ్తున్నప్పుడు బ్యాగ్లో పక్కన పెట్టాను సార్ అది జారిపోయింది సార్ చిరిగిపోయింది నేను చూసుకోలేదు ఎక్కడ పడిపోయిందో కనిపించడంలేదు సార్ అది వెతికాను కానీ దొరకలేదండి అయితే అవునండి మళ్ళీ ఎగ్జామ్స్ ఒకటి వస్తున్నాయి కదా సార్ ఈ రెండు రోజుల్లో అదే ఐడి కార్డ్ కావాలి ఐడి కార్డ్ కావాలి కదా సార్ అది పోయిందండి అంటే బ్యాగ్లోనే పెట్టాను కదా అని వెళ్ళాను సార్ కాకపోతే జిప్కి కింద చిల్లుంది సార్ చూడలేదు జారిపోయింది ఎప్పుడు జారిపోయిందో ఇంటికెళ్ళి చూస్తే లేదండి

నిజంగానే పడిపోయింది సార్ తెలీదు ఎవరూ లాక్కోలేదు సార్ ఎవరూ లాక్కోలేదు అండి వెళ్తున్నాను సార్ అటెండన్స్ ఉందండి డెబ్భై నాలుగుందండి లేదు సార్ ఎక్కడో పడిపోయిందండి ఎక్కడో పడిపోయింది సార్ అది అదీ మీదగ్గరే కద సార్

సరే సార్

సరే సార్